తెలంగాణలో అందుబాటులో ఉన్న వివిధ రకాల విద్యా సంస్థలు ప్రభుత్వ అంతర్జాతీయ మానిస్ట్రీ ప్రైవేట్ విద్యా సంస్థలుగా విభజించబడతాయి తెలంగాణలో విద్యా విధానం ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు ఐ సి ఎస్ సి సి బీ ఎస్ సి ఐ బి మరియు రాష్ట్ర సిలబస్ ద్వారా అమలులో ఉంది అంతేకాకుండా జవహర్ నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు మాంటెసోరి పద్ధతిలో విద్య విద్యను అందించే కొన్ని ప్రత్యేక సంస్థలు కూడా ఉన్నాయి